హలో నా పేరు వెన్నెల అండి లాస్ట్ వీక్ మీ సైట్ నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను ఈరోజు మార్నింగ్ ఏ డెలివరీ అయింది అనమాట ఏం ఆర్డర్ పెట్టానంటే డిన్నర్ సెట్ ఒకటి ఆర్డర్ పెట్టాను మొత్తం పింగాని సెట్ అనమాట ఫోర్ ప్లేట్స్ టూ టూ బౌల్స్ వచ్చున్నాయ్ పెద్ద బౌల్స్ ఫోర్ ఉన్నాయి చిన్న బౌల్స్ వచ్చి ఒక ఫోర్ ఉన్నాయి మొత్తం ఎయిట్ బౌల్ సెట్ తర్వాత వచ్చి ఫోర్ ప్లేట్స్ తర్వాత వచ్చి ఫోర్ గ్లాసెస్ ఉండే సెట్ ఆర్డర్ పెట్టున్నాను నేను వచ్చి ఆర్డర్ పెట్టింది వైట్ దాంట్లో బ్లూ కలర్ ఫ్లవర్స్ చిన్న చిన్న బ్లూ కలర్ ఫ్లవర్స్ ప్రింట్ ఉండేది అనమాట నేను ఆర్డర్ పెట్టింది దాంట్లో వేరియస్ కలర్స్ ఉన్నాయి నాకు వచ్చి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో డిన్నర్ సెట్ పింగాణిలో కొనాలని చాలా రోజుల నుంచి చూస్తుంటే మీ సైట్లో ఉన్నది ఆర్డర్ పెట్టాను వచ్చిందయితే వచ్చింది మార్నింగే వచ్చింది ఇప్పుడే ఓపెన్ చేశాను ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టింది వచ్చింది బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చేలాగా ఆర్డర్ పెట్టాను దీంట్లో కొన్ని అన్నిట్లో కాదు కొన్ని మాత్రం ప్లేట్లో ప్లేట్స్లో టూ ప్లేట్స్లో వచ్చి కలర్ వేరే డిఫరెంట్ అయింది తర్వాత వచ్చి బౌల్స్ చిన్న బౌల్స్ చెప్పాను కదా ఫోర్ వచ్చున్నాయి దాంట్లో టూ బౌల్స్ వచ్చి లైట్గా ఒక చోట క్రాక్ ఇచేసింది టూ ప్లేసెస్లో ఆ మళ్లీ గ్లాస్ అంతా ఓకే నాకు టూ బౌల్స్ మాత్రం రిటన్ తీసుకొని ఆ టూ ప్లేట్స్ రిటన్ తీసుకొని నాక్కొంచెం రీప్లేస్ చేసి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే సెట్ వాడడం మొత్తం ఒకే కలర్లో ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది అది రెండు బై మిస్టేక్ వేరే కలర్ సెండ్ చేసేసున్నారు దాంట్లో పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి తర్వాతొచ్చి ఆ బౌల్స్లో చిన్న బౌల్స్లో వచ్చి రెండు బౌల్ వచ్చి క్రాక్ ఇచ్చేసింది అది కొంచెం రిటన్ తీసుకొని వేరే మంచి బౌల్ రీప్లేస్ చేసిస్తే బాగుంటుంది వేరే ఏం ప్రాబ్లం లేదు సెట్ క్వాలిటీ అంతా బాగానే ఉంది కాకపోతే కలర్ రెండు వేరే అయి వచ్చింది తర్వాత వచ్చి టూ బౌల్స్ వచ్చి కొంచెం క్రాక్ ఇచ్చేసింది మే బి అది ప్యాకింగ్ ప్యాకింగ్ చేసేటప్పుడే డెలివరీ టైమ్లో ఏమైనా బ్రేక్ అయ్యిందేమో నాకు తెలియదు ఇటు ప్లేటు అటు బౌల్స్ మాత్రం రిటన్ తీసుకొని నాకు కొంచెం రీప్లేస్ చేసిస్తే బాగుంటుంది నేను మీ సైట్లో రిటర్న్ పెట్టున్నాను మే బి ఫుల్ ప్రోడక్ట్ రిటన్ పెడితేనే ఇస్తారేమో నాకు తెలియదు ఆప్షన్ చూడాలి ఫుల్ సెట్ కూడా రిటన్ తీసుకొని నాకు వేరే రీప్లేస్ రీప్లేస్ చేసి ఇస్తే కూడా బాగుంటుంది అదే మీకు ఇన్ఫామ్ చేద్దామనిచెప్పేసి కాల్ చేశాను నేను ఈరోజు రిటన్ పెట్టేస్తున్నాను నాను కొంచెం ఆ ప్రోడక్ట్ తీసుకొని నాకు వేరే మంచి ప్రోడక్ట్ రీప్లేస్ చేసివ్వండి థ్యాంక్స్ అండి